నమస్కారమండి చెప్పండి ఏమేం కావాలి చెప్పండి తప్పకుండా చెప్తానండి మీ పేరు ఏంటండీ నా పేరు నాని అండి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్లను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయండి ముందుగా చూడవలసిన ప్రదేశమేంటంటే అక్కడక్కడా అరకూ అరకు వ్యాలీ అండి అక్కడ జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు ఇలాంటివి ఎన్నో ప్రజలను ఆకర్షిస్తాయి అలాగే అక్కడ ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఉదయాన్నే వచ్చే సూర్యోదయం అప్పుడు ఉండే మంచు చూడడానికి చాలా బాగుంటుందండి అవునూ మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి తప్పకుండా ఇంకా అంటే విశాఖపట్నం వైజాగ్ అని కూడా అంటారు అక్కడ ఆర్కే బీచ్ ఉంటుంది మీరూ ఆ ప్రాంతాన్ని కూడా చూడండి అలాగే మారేడుమిల్లి రంపచోడవరం యానం పేరుపాలెం దిండి రిసార్ట్సు అలాగే విజయవాడలో ఉన్నా కనకదుర్గ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది అలాగే నంద్యాలలో ఉన్నా అటవీ ప్రాంతం రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ టెంపులు గోదావరి డిస్టిక్టు గోదావరి ఘాటు అలాగే అమరావతి కూడా మీరు చూడోచ్చు ఇలా చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చూడవలసినవి ఉన్నాయండి సరేనండి